అవునండి చెప్పండి సార్

అంటే ఎలాంటిది అంటే ఏ కంపెనీ ఓకే సార్ అది ప్రస్తుతానికి అయితే అవైలబుల్లో లేదు బట్ మీకు కావాలంటే నేను తెప్పిస్తాను సార్ సార్ అది స్టార్టింగ్ లో కాస్ట్ వచ్చి ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫిఫ్టీ దాక ఉంది సార్ దాని కలర్ బట్టి దాని ర్యామ్ బట్టి రేట్ ఫిక్స్ అవుతుంది సార్ ఫీచర్స్ చాలా ఉన్నాయి సార్ ఫీచర్స్ మీకు ఎలాంటి ఫీచర్స్ కావాలో చెప్తే దాని బట్టి నేను చెప్తాను సార్ ప్రస్తుతానికి అయితే అవుట్ ఆఫ్ స్టాక్ సార్ కావాలంటే మీ మీరు చెప్తే నేను బుక్ చేస్తాను సార్ అది వస్తుంది డెలివరీ అంటే మా షోరూమ్కి వస్తుంది సార్ షోరూమ్కి వచ్చినాక నేను మీకు కాల్ చేస్తాను ఒకవేళ మీకు ఇంట్రస్ట్ ఉంటే అలా అలా ఉండదు సార్ ఇది మన వన్ప్లస్ షోరూమ్ కాబట్టి మీరు ఇక్కడ రావాల్సి వస్తుంది డైరెక్ట్గా ఇక్కడ వచ్చి మీరు పికప్ చేసుకోవాల్సి వస్తుంది సార్ మాకు మాకు అక్కడ ఐఫోన్ కూడా ఉంది సార్ అక్కడ ఐఫోన్ వేరే వేరే బ్రాండ్స్ ఉన్నాయి సార్ మా కాడ లేదు లేదండి అది ఫోన్ని బట్టి ప్రైస్ ఉంటుంది అండి ఓకే సార్ ఆండ్రాయిడ్లో అంటే వన్ప్లస్ ఉంటుంది సార్ వన్ప్లస్ సామ్సంగ్ ఒకటి వస్తుంది సార్ మీకు తీసుకోవచ్చు సార్ కానీ దాని మీకు కావాల్సిన క్వాలిటీస్ని బట్టి దాని ప్రైస్ డిసైడ్ అవుతుంది సార్ ఇంకా కలర్స్ బ్లాక్ కలర్ అంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది సార్ కలర్స్ని బట్టి రేట్ని డిసైడ్ చేస్తారు బ్లాక్ ఫస్ట్ మా స్టోర్లో లేదు సార్ కానీ మేము ఆర్డర్ చేయాల్సి వస్తుంది సార్ మీ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మీ డీటెయిల్స్ అన్ని పంపితే దాన్ని బట్టి నేను ఒక ఫామ్ ఫిలప్ చేయాల్సి వస్తుంది మీరు దాన్ని బట్టి నేను కన్ఫర్మ్ చేస్తాను ఈరోజు వచ్చేయండి సార్ ఈరోజు ఈవినింగ్ వచ్చేయండి థ్యాంక్ యూ సార్